బైక్ ద్వారా మనం ప్రపంచం చుట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది మన భద్రత ముఖ్యం మనకి మనం ఎంత దూరం అంత దూరం మనం ప్రయాణించాలి అంటే మనం ఎంత చాలా ఎంత భద్రతగా ఉంటేనే అంత అన్ని తిరిగి రావచ్చు అంత అన్ని ప్రపంచాలు కూడా చూసి రావచ్చు ఫస్ట్ భద్రత అంటే ఎలాంటిది అంటే ఫస్ట్ మనకి వెళ్ళే మార్గం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు ఇక్కడ ఏ ప్రదేశంలో ఎట్లా చలి ఉంటుందా ఎండు ఉంటుందా వాన ఉంటుందా అది తెలియదు ప్లస్ మనం రూట్ రోడ్ ఎట్లా ఉంటుందో తెలియదు ఫస్ట్ మనం తలకు దెబ్బ తగలకుండా మన హెల్మెట్ పెట్టుకోవడం లాంటి మనము ఇప్పుడు చలి పెడితే మనం దానికి రాత్రి స్టే పడుకోవడాని కోసం అని చెప్పేసి తినే తిండి గురించి ఇవన్నింటినీ కూడా మనం ముందుగా జాగ్రత్త పడాలన్నట్టు ఫస్ట్ మన భద్రతనే మనకు ముఖ్యంగా మనం మంచిగా ఉంటేనే మనం ఏమైనా చూడవచ్చు కాబట్టి ఫస్ట్ మన భద్రత మనం ముఖ్యంగా ఉంటుంది చూసుకోవచ్చు అది ఫస్ట్ మనకు ఆ విషయం తెలిసి ఉండాలి ఇప్పుడైనా దెబ్బలు తలిగిన ఏమైనా ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాంటి మనం జాగ్రత్త పెట్టుకోవడం కానీ ప్రపంచనికి ప్రపంచాలు చుట్టాలి అంటే ఫస్ట్ ఏ ప్రపంచానికైతే మనం వెళదాము అనుకుంటున్నామో వాళ్ళ ఆ ప్రపంచం వాళ్ళ వీజా అనేది మనకు కావాలి అంటే వాళ్ళు మనకు పర్మిషన్ ఇవాళ మీరు మా ప్రపంచం చుట్టాలి అంటే ఓకే మీకు అనుమతి ఇస్తున్నాము మీరు మా దేశం వచ్చి చూడవచ్చు అ దానికి ఆ వీజా అనేది మనకు ముఖ్యం ఫస్ట్ ఇవి మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఇవి ఈ విషయాలు అనేవి గుర్తుంచుకోవాలి ఇంకా మనం చెప్పాలి అంటే బై వెళ్ళే దారిలో మనకు మన బండి మనం బైక్ పైన వెళుతున్నాము కాబట్టి మనకు ఆ బైక్ ప్రయాణించడం కోసము అని చెప్పేసి మన బైక్కి సంబంధించిన పరిస్థితి ఆ బైక్ ఎలా ఉంది బైక్ మంచిగా ఉండాలి అంత దూరం మనం పోగలుగుతామ ఆ పోయే దారిలో మనకి ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయా లేవా అవన్నీ కూడా మనం చూసుకోవాలి ఏ ప్రపంచానికి వెళుతున్నామో ఆ రూట్ మ్యాప్ ఫస్ట్ మెయిన్ థింగ్ అది మెయిన్ రూట్ మ్యాప్ అనేది ఉండాలి ఆ రూట్ మనం ఏ రూట్లో ఉంచిపోతే మనం ఎక్కడికి వెళతాము ఆ వెళ్ళే రూట్లో మనకి పెట్రోల్ మనకు ఉందా సదుపాయం ఉందా మనం సంతోషం అంటే వెళ్ళవచ్చా అన్నది మనం ఫస్ట్ ఇవన్నీ విషయాలు మనం గుర్తుంచుకోవాలి అన్నట్టు